హలో ఎవ్వరండి హలో నేను రజిని అండి యా ఇది రైల్వే ఇన్క్వైరీ ఆఫీస్ కదా అండి మేము ఇక్కడ ఈ మంత్ టెన్త్కి తిరుపతి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నామండి మా వెళ్ళడానికి వీలు కావట్లేదు అది మాకు పోస్ట్పోన్ చేస్తారా టికెట్స్ మాకు నెక్స్ట్ డేట్స్కి వీలు అడుగుతు అడుగుతున్నాని ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ మంత్స్లో వేరే డేట్స్లో ఏదైనా ఆప్షన్ ఏది లేదా అండి

మాకు ఆ టికెట్ డబ్బులు ఇస్తారా అవునండి ఇప్పుడు మాకు డబ్బులు మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఎలా వస్తాయి డబ్బులు

మా మనీ మాకొచ్చి ఫుల్ అమౌంట్ వచ్చేస్తుందా అండి ఓకే ఓకే ఓకే ఓకే అలా అయితే ఇప్పుడు మాకు ఫోర్ డేసే ఉంది కాబట్టి మాది ఫిఫ్టీ పర్సెంట్ పోవుతుందా అమౌంట్ ఓకే అంటే ఇప్పుడు ఈ అమౌంట్ నెక్స్ట్ టికెట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడము అలా ఏముండదా అండి క్యాన్సల్ చేసేకొని డబ్బ మా డబ్బులు తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా బుక్ చేసుకోవాలి

ఓకే

ఓకే ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి మీ సమాచారానికి లేదండి ఎందుకంటే మేము ఇప్పుడు టికెట్ క్యాన్సల్ చేసుకున్నాం కాబట్టి అమౌంట్ గురించే కాల్ చేసాము మీకు ఫుల్ అమౌంట్ ఇస్తారా హాఫ్ అమౌంట్ ఇస్తారా అని ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమయంది మేము అక్కడ ఆన్లన్స్తాం కాబట్టి వాళ్ళకు చెప్పేసి మేము చేసుకుంటాం మళ్ళీ థ్యాంక్ యూ ధన్యవాదాలండి థ్యాంక్ యూ